హలో చెప్పండి సాస్పేట్ పోనీకి మీరు ఎక్కడ ఉంటారు వికారాబాద్లో అంటే ఇక్కడ బస్ ఎక్కితే బస్ స్టాండ్ పోతే బస్లో ఎక్కితే వా చెప్తారు వాళ్ళు ఎక్కడికి పోనీకి ఫస్ట్ కొత్తగడి

కార్లో పోతే ఫస్ట్ కొత్త ఇది వికారాబాద్ ఉంటే కొత్తగడి వస్తుంది కొత్తగడి నుంచి మోమిన్ పేట్ వస్తుంది అక్కడి నుంచి అక్కడ డ్రాప్ చేస్తే ఆటో వాళ్ళు ఉంటారు ఆటోనీ వాళ్ళకు చెప్తే అడ్రస్ రాసి పెట్టి తీసుకుపోతారు వాళ్ళు మోమిన్ పేట్ నుంచి రాసి పెట్టి తీసుకుపోతారు రూట్లో చాలా తక్కువగా ఉంటుంది ఇంకో సైడ్లో అన్ అందులో ఒక వేరే రోడ్ ఉంటాయి దాని పక్కన ఉంటుంది అక్కడ నుంచి పోతే ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది

ఆడ తీసుకుపోతారు మీరు ఆటోలో కూర్చున్నారు కదా వాళ్ళు ఆయనే అక్కడనే మీ ఎక్కడ ఉంది లొకేషన్ అక్కడనే తీసుకుపోతారు ఆయనే ఆటో వాళ్ళకి చెప్తారు కదా అక్కడనే తీసుకుపోతారు మీకు

అలాగే ఇప్పుడు అయ్యింది రెండు నిమిషం